నేను కొబ్బరి నూనె వాడుతూ ఉండేదాన్ని తలకు చాలా ఇంకా పొడవుగా రావాలి వెంట్రుకలు అని అనుకొని అశ్విని నూనెను మార్కెట్లో కొనుక్కొని ఇంటికొచ్చి వాడుకోవడం జరిగింది ఈ నూనె వాడడం వల్ల ఆ నూనె పచ్చరంగులో ఉంటుంది కాబట్టి దాన్లో ఏదో రసాయనిక పదార్థాలు కలిపి ఉండడం వల్ల అది నాకు సెట్ కాలేదు వెంట్రుకలు పెరగలేదు ఉన్న వెంట్రుకలు కూడా రాలిపోయాయి రాలిపోయి తల్లో చుండ్రులాగా ఇంకా ఆ వాసనకి పేన్లు ఎక్కువగా పట్టిపోయి తలంతా చాలా గాలీజ్గా అయిపోవడం జరిగింది ఇంకా మొకాల మీదక్కూడా ఆ నూనె చెదరడం వల్ల కొంచెం ఎక్కువై కారడం వల్ల మొఖం కూడా జిడ్డు జిడ్డుగా మారి గుల్లలుగా మారడం జరిగింది మళ్ళీ దాని కోసం హాస్పిటల్కి కూడా వెళ్లి సబ్బు రాయించుకొని ఆ సబ్బు కూడా వాడడం జరిగింది ఇంకా మా పిల్లలక్కూడా ఇంక మనకుదా అలా అయ్యిందే పిల్లలక్కూడా పెట్టి చూస్తే వాళ్లకన్నా వాళ్లకన్నా బాగా సెట్ అవుతుందో ఏమో అని పిల్లలక్కూడా పెట్టినాము పిల్లలక్కూడా అది సెట్ కాలే అలాగే రియాక్షన్ చూపిచ్చింది వాళ్లకు వెంట్రుకలు పెరగడం కానీ ఇంకా మొఖం మీద పడితే ఏమైనా కాకుండా ఉండడం కానీ ఏదీ జరగల అట్లా వెంట్రుకలు రాలిపోయాయి మొఖము కలర్గా చేంజ్ అయిపోయింది ఇంకా మనం చూస్తే ఇంకా ఆ నూనె వాడడం మంచిది కాదు అది బాగాలేదు అని చెప్పి వేరే నూనెకు మేము వెళ్లడం జరిగింది ఇంకా చూస్తే వేరే నూనె వే వాడడం జరిగింది కేష్ కాలా కూడా నేను వాడినాను ఆ కేష్ కాలా కూడా వాడితే అది కూడా మంచి ఫలితామనేది ఇయ్యలేదు ఆ నూనె కూడా ఒక తెలుపు నలుపు రెండు రంగులు కలిసి ఉండడం వల్ల అది దాంట్లో కూడా ఎక్కువ ఏదో ఒక రసాయానికము క ఎక్కువగా కలిపి ఉండడం వల్ల అది కూడా సరిగా పనిచేయలే అది కూడా రియాక్షనే చూపించింది అది కూడా మంచిగా వాడడం వల్ల కూడా దాంట్లో కొబ్బరి నూనె కలిపి వాడితే కూడా అది ఏ మాత్రము సరిపడలేదు